హలో గుడ్ మార్నింగ్ సార్ అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ అయితే మీరు బ్యాంక్ అకౌంట్ని బ్యాంక్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా సార్ ఇంతకు ముందు అకౌంట్ ఏమన్నా ఉందా సార్ ఇక్కడ ఓకే సార్ ఓకే సార్ మీ పాత అకౌంట్స్ ఉన్నాయి కదా సార్ అవి అకౌ మేము మా బ్యాంక్ అకౌంట్కి షిఫ్ట్ చేసుకుంటారా లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటారా సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే మీకు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ చేశాక సార్ మీకు ప్రూఫ్కి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ కానీ లేదంటే టెన్త్ క్లాస్ మార్క్లిస్ట్ కానీ తీసుకురావాలి సార్ మీరు ఆ దాంతోపాటు మీ ఆధార్ కార్డ్ ఒకటి తీసుకురండి పాన్ కార్డు ఒకటి తీసుకురండి సార్ ఓకే సార్ అయితే మీరు అవి తీసుకు వచ్చాక ఇక్కడ ఫార్మాలిటీస్ ఏంటో చెప్తాం సార్ అమౌంట్ సార్ మీకు జీరో అకౌంట్ కావాలా లేదంటే నార్మల్ అకౌంట్యే పర్లేదా సార్ ఆ జీరో అకౌంట్ ఓకే సార్ మీరు ఫార్టీ థౌసండ్ అంటున్నారు కదా ఒకసారి మీరు మా దగ్గరకి అయితే రండి మాక్సిమమ్ మీరు ఒక టూ థౌసండ్ తీసుకొని రండి సార్ ఒకవేళ జీరో అకౌంట్ ఓపెన్ చేస్తే మాకు ప్రాబ్లం ఏం లేదు ఒకసారి నేను చూసి మొత్తం అన్నీ క్లా క్యాలిక్యులేట్ చేసి చెప్తాను సార్ నేను మీరు ఒక టూ థౌసండ్ తీసుకొని మీరు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకురండి జిరాక్స్ టూ సెట్స్ తీసుకురండి సార్ సార్ మీది మీది ఆప్లికేషన్ మీద ఆల్రెడీ టూ ఫోటోస్ అంటిస్తారు సో ఇంకా ఫోటోస్ ఏం అవసరం లేదండి ఓకే సార్ అయితే మీరు ఒకసారి తీసుకొని రండి వచ్చాక మాట్లాడదాం సార్ ఇక్కడ ఆ ఓకే సార్ థ్యాంక్ యూ సార్